వారం రోజుల క్రితం నేను కుర్తిస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ ఎంత చవక ధరలో వచ్చింది అలాగే డెలివరీ చార్జెస్ కూడా నాకు పడలేదు డెలివరీ చార్జెస్ పడలేదు చౌక ధరలో వచ్చింది ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది అని నేను అన్ని చూసుకొని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్న ఒక వారం రోజులకి అయితే నా డెలివరీ నాకు ఇంటికి అందింది డెలివరీ అందిన వెంటనే నేను మనీ పే చేసి ఇంట్లోకి వచ్చిన వెంటనే నేను ప్రోడక్ట్ని ఓపెన్ చేసాను అయితే నేను పెట్టింది కుర్తీస్ కుర్తిస్ సెట్ అయితే నేను పెట్టుకున్నాను అయితే కాంబో సెట్ అది కాంబో సెట్ చాలా చౌక ధరలో వచ్చిందని పెట్టుకున్నాను కాంబోస్ పెట్టుకున్న వెంటనే ఓపెన్ చేసాను అయితే ఒక డ్రెస్ అయితే చాలా బాగుంది రెండవ డ్రెస్సు అయితే అసలు బాగోలేదు డామేజ్ అయితే ఉన్నది సొ వెంటనే రిటర్న్ పెట్టుకుందామని అనుకున్న కానీ ఫస్ట్ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది అది క్వాలిటీ కూడా బాగుంది సెకండ్ డ్రెస్ అయితే అసలు బాగోలేదు అస్సలు బాగోలేదు దాని క్వాలిటీ కూడా బాగోలేదు అందులోనే డ్యామేజ్ ఉంది సో నేను రిటర్న్ ఆర్డర్ పెడదామని అనుకున్నాను కానీ అక్కడ ఏం జరిగింది అంటే అది రిటర్న్ ఆర్డర్ పెట్టాలి అంటే రెండు డ్రస్సులు ఆర్డర్ పెట్టాలి అని చెప్పారు సో నేను ఎంత బాధ పడ్డానో కానీ క్వాలిటీ బాగుంటుంది అని రెండు డ్రస్సులు కూడా చాలా బాగుంటాయి అని చెప్పాడు అయితే కస్టమర్ని ఇలా మోసపోయినందుకు నేను అయితే చాలా బాడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాను నాకు ఎంతో బాగా నచ్చింది చౌక ధరలో వచ్చింది అలాగే డ్రెస్ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి నేను అయితే ఆర్డర్ పెట్టాను కానీ వెంటనే దానికోసం ఒక నెగిటివ్గా నేను వస్తుందని అయితే నాకు తెలియదు సో నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి చేయకూడదు అంటే ఎవరు చేయకూడదని ముందుగానే చెప్తున్నాను సో నాకు చౌకధరలో వస్తుందని వెంటనే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసాను వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుందామని అనుకున్నారు సో వెంటనే వాళ్ళకు కూడా చెప్పాను ఇలాంటి ఆర్డర్ పెట్టుకోవద్దు ఇది అయితే బాగోలేదు నాకు అయితే డ్యామేజ్ వచ్చింది అని అయితే నేను వెంటనే వాళ్ళకు చెప్పాను వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు క్యాన్సల్ చేసుకున్నారు సో నేను మళ్ళీ రిటర్న్ పెడదాము అన్నదో లేదో అనేది అయితే నేను ఒకసారి చూద్దాము నాకు అయితే ఫస్ట్ చాలా బాగా నచ్చింది సో నేను మళ్ళీ అది డామేజ్ రావడం వల్ల అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అయితే నాకు అయితే ఈ ప్రోడక్ట్ అయితే నచ్చలేదని చెప్తున్నాను